హలో హలో చెప్పండి నమస్తే అండి ట్రావెల్ ఏజెంటేనా అండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ట్రావెల్ చేయడానికి బాగుంటుంది అండి మేము ముగ్గురు వస్తున్నాం అండి ఒక వన్ వీక్ సరే అవునండి హైదరాబాద్ నుంచి వస్తున్నాం అండి

ఓకే

ఓకే అండి

ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అం ఓకే అండి ఓకే ఇవన్నీ వన్ వీక్లో అయిపోతాయా అండి ఓకే మరి ఓకే అండి సరే అండి వన్ వీక్లో ఇవన్నీ చూడడానికి ఓకే అండి థ్యాంక్ యూ అండి